మా కాకినాడ జిల్లాలో ఫేమస్ అయిన ఒక స్వీట్ ఏంటంటే గొట్టం కాజా అన్నమాట ఆ గొట్టం కాజా అనేది ప్రతిరోజు ఒక చిన్న చిన్న గ్రామాలకు పంపడం జరుగుద్ది అలాగే ఆ మా పక్క రాష్ట్రాలకు కూడా లేకపోతే మా పక్క జిల్లాలకు కూడా మేము పంపడం అనేది జరుగుద్ది అన్నమాట గొట్టం కాజా అనేది చాలా బాగుంటుంది మాకు రెగ్యులర్గా అది ఎక్స్పోర్ట్ అయ్యే ఒక స్వీట్ ఏంటంటే బాగా ఫేమస్ ఆయిన స్వీట్ ఎవరైన కాకినాడకు వస్తే కంపల్సరిగా గొట్టం కాజా తినాలి తీసుకు వెళ్ళాలి అనుకుంటారు ఎందుకంటే అది అంత పెద్ద ఫేమస్ స్వీట్ కాబట్టి మా కాకినాడలో చాలా బాగుంటుంది అదే బయట వాళ్ళు ఎప్పుడు తినని వాళ్ళు తింటే ఆ ఇంకా ఆ స్వీట్ వదిలిపెట్టరు అన్నమాట అంత బాగా చేస్తారు కాకినాడకి ఫేమస్ పేరు బాగా తెచ్చింది ఏంటంటే గొట్టం కాజా అన్నమాట అది బాగ స్వీట్స్ అనేది బాగా ఎక్స్పోర్ట్ అవుతుంది అలాగే ఎక్కువ ఫేమస్ ఒక షాప్ ఏంటంటే కాకినాడకి సంబంధించింది కోటయ్య స్వీట్స్ అని చెప్పి ఆ స్వీట్ షాప్లో కూడా ఎక్కువ గొట్టం కాజా మాత్రమే దొరుకుద్ధి